నాకు పండ్ల మొక్కలు పెంచటం ఇష్టం పూల మొక్కలు కూడా పెంచటం ఇష్టం పండ్ల మొక్కలు జాంపండ్లు మామిడి పండ్లు అల్లనేరేడు పండ్లు ఇలాంటి పండ్లు పెంచడం ఇష్టం పూలు మల్లెపూలు బీరపూలు